బిర్యానీసా సార్ చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ బిర్యానీ

తరువాత మటన్ ధమ్ బిర్యాని ఉందండి ఏ ఊరండి ఉలవ ఉలవచారు ఉంటుంది సార్ దానికి వన్ అవర్ పడుతుంది సార్ ఆర్డర్స్ వేరేవి ఉన్నాయి లేండి ఉలవచారా సార్ టు సెవెంటీ రూపీస్ మటన్ ధమ్ బిర్యానీ మటన్ ధమ్ టు నైన్టీ సార్ తినడానికి సార్ మాకు వేరే ఆర్డర్స్ ఉన్నాయి మళ్ళీ ఒక హాఫ్ ఎన్ అవర్లో కాల్ చేస్తాను చికెన్ బిర్యాని వస్తుంది సార్ వన్ థర్టీ రూపీస్ సార్ కర్రీస్ ఏమి రావు సార్ వట్టి మటన్ పీస్ వస్తుంది చికెన్ పీస్ శారువా వస్తుంది సార్ సార్ హాఫ్ ఎన్ అవర్ పడుతుంది సార్

ట్వంటీ మినిట్స్లో టైం పట్టుద్ది సార్